మా జిల్లాలో ప్రార్ధన మందిరాలు గోపురాలు గుళ్ళు చాలా ఉంటాయి ఇందులో మేము మకర సంక్రాంతి సంబరాలు దసరా దీపావళి గ్రామ దేవతలు జాతరలు ఇంకా ఎన్నో పండగలు మేము చేసుకుంటూ ఉంటాము ఈ మకర సంక్రాంతి సంబరాల్లో చాలా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆసక్తి చూపుతూ ఒక దగ్గరికి కూడుకోని ఒక సంబరంల చేసుకుంటూ ఉంటారు ఈ మకర సంక్రాంతి సంబరాలు అనేవి మూడు రోజులు చేసుకుంటాము చాలా పెద్ద జాతరలాగా చేసుకుంటూ ఉంటాము మేము మళ్ళీ ఈ దసరా దీపావళి కూడా చేసుకుంటాము అవి చాలా ఆసక్తికరంగా చేసుకుంటూ ఉంటాము గ్రామ దేవతల జాతరలు కూడా చేసుకుంటాము ఈ గ్రామ దేవతల స జాతరల్లో ను నాట్యాలు ఇంకా ఎన్నో కార్య కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము ఇందులో పెద్దలు పిల్లలు అందరూ కూడా చాలా ఆసక్తి చూపుతూ ఉంటారు అందుకనే ఈ పండగలన్నీ కూడా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇంకా క్రిస్మస్ కూడా చేసుకుంటాము హిందువుసు